అవును నేను సామాజిక మాధ్యమంలో నా ఫొటోస్ షె పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఎక్కడన్నా పోతే సపోజ్ ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి ఏదైనా దావత్లకి వెళ్తే నేను ఫొటోస్ తీసుకుంటాను క కదా అది మంచిగా ఎడిట్ చేసి అది దానికి ఏదైనా మంచిగా ఫిల్టర్స్ పెట్టి ఇంకా డెకరేట్ చేసి పైన బోర్డర్స్ లేకుండా ఏదన్నా మనం లైక్ సపోజ్ ఒక థాట్ అన్న రాసి ఏదన్నా ఇట్లా డెకరేషన్కి బో బోర్డ బోర్డర్స్ ఇంకా మనం థాట్స్ పెట్టి ఏదైనా మంచిగా ఫిల్టర్స్ చేసి అది క్రియేట్ చేసి ఒక మంచిగా ఎడిట్ ఆ ఫోటోను ఎడిట్ చేసి నేను ఒక సాంగ్ ఏదైనా మంచిగా సాంగ్ సెలెక్ట్ చేస్తాను నేను సాంగ్ సెలెక్ట్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ తీసుకుంటాను ఎందుకంటే నేను మొత్తం అన్ని ఒకసారి ఫస్ట్ ఒక పాట సెకండ్ ఒక పాట ఇట్లా పెట్టి ఒక హాఫ్ హాఫ్ ఇట్లా చూసి ఫస్ట్ సెట్ చేసుకుంటాను ఏందంటే మంచిగుందా లేకపోతే ఏదన్నా మంచికనిపిస్తలేదా లేకపోతే ఏదన్నా ఓవర్గా ఉందా ఇట్లా ఇట్లా చూసి కొంచెం ఇట్లా డిఫరెంట్గా ఆలోచించి ఒక పాట సెలెక్ట్ చేస్తాను అది చాలా టైం తీసుకుంటాను చాలా టైం తీసుకుని ఒక మంచిగా ఎడిట్ చేసి ఎందుకంటే అది మంచిగా చేసి పోస్ట్ చేస్తాను ఎందుకు ఇంత చేయాలి అంటే మనం పోస్ట్ చేస్తాం కాబట్టి వేరే వాళ్ళు చేసి మనం చెప్పొద్దు లైక్ చేయడానికి వాళ్ళే చూసి అరే మంచిగుందని వాళ్ళే మంచిగా లైక్ చేస్తే మనకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక వాళ్ళకు నచ్చేటట్టు మనం ఇట్లా లైక్ పోస్ట్ని ఫోటోని అంత మంచిగా చేస్తే అది బాగుంటుంది అది పోస్ట్ చేసేటప్పుడు కింద కమెంట్స్ కూడా రాయొచ్చు మనం ఏదన్నా కమెంట్ సెక్షన్లో రాయచ్చు లైక్ ఏదైనా జస్ట్ మనం మంచిగా మన ఫోటో పెడితే సెల్ఫ్ మన ఎక్కువ ఆత్మనిర్బంగంగా ఏదన్నా మంచిగా సెల్ఫ్ లవ్తో ఒక థాట్ పెట్టొచ్చు ఇంకా లేకన్నా మనకు వేరే అందరూ మంచిగా అందరూ కలిసి గ్రూప్లో ఫోటో దిగితే ఆ గ్రూప్ గురించి ఫ్యామిలీ ఉన్నా ఫ్యామిలీ గురించి మంచిగా రాసి పెట్టాలి లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ గురించి ఒక టూ లైన్స్ రాసి ఇట్లా పెడితే మంచిగా మనకు లైక్స్ వస్తాయి నేను పోస్ట్ చేస్తాను కానీ ప్రై ప్రైవేట్గా పోస్ట్ చేస్తాను నా ఇంస్టాగ్రామ్ ఐడిలో నేను ప్రైవేట్గానే నా ఐడి ప్రైవేట్ ఉంది నేను ప్రైవేట్గానే పెడతాను అన్నీ ఫొటోస్ ఇంకా వీడియోస్ కూడా నేను ఏదన్నా మంచిగా ఫోటో షూట్ చేస్తాను ఏదన్నా కాని వేరే వాళ్ళది కూడా ఫొటోస్ మంచిగా తీసుకుంటాను ఒక ఫోటో షూట్ చేయడానికి మనకు ఒక స్కిల్స్ అవి ఇవి ఏమి అవసరం లేవు కానీ మనకు కొంచెం జనరల్ నాలెడ్జ్ కావాలి ఫొటోస్ తీసుకోవడానికి లైక్ మనము ఒకవేళ ఒక ఫోటో తీసుకుంటున్నామంటే దాన్ని బ్యాక్గ్రౌండ్ చూడాలి ఇంకా మనము ఇచ్చే ఫోజు లే లేక ఇంత ఓవర్గా ఉండొద్దు అంతా సింపుల్గా ఉండొద్దు మంచిగా ఉండాలి ఇట్లా మనం మంచిగా పోజస్ ఇస్తూ మనం ఫోటోస్ దిగితే అది నేచర్కి మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ ఒకవేళ మనం ఉదాహరణ తీసుకుంటే ఒక చెట్టు ఉందనుకోండి చెట్టు దగ్గర ఒక ఫోటో తీసుకుంటే చెట్టు దగ్గర కింద నిల్చోని ఇట్లా చెట్టుకి ఇట్లా ముద్దిస్తూ ఇట్లా పట్టుకొని దానికి కౌగిలిస్తూ మంచిగా ఫోటో తీసుకుంటే మనకు మంచి